హలో మా పాపకి స్కూల్ ఓపెన్ అవుతుందండి కొన్నిస్టేషనరీ ఐటమ్స్ కావాలి ఇది సింగల్ రూల్ బుక్స్ కావాలి ఒక ఫైవ్ ఇంకా పెన్సిలా పెన్సిల్ కావాలి ఇంకా ఏరేజర్ షార్ప్నర్ స్కేల్ ఇవన్నీ కావాలి అండి అప్సర అయితే బాగుంటుంది అప్సర పెన్సిల్ ఇవ్వండి అప్సర ఎరేజరు అప్సర అన్నీ అప్సరవి ఇచ్చేసేయండి

ఒక టూ పెన్సిల్స్ ఇవ్వండి ఒక ఏరేజర్ ఇవ్వండి ఒక షార్ప్నర్ ఇవ్వండి ఒక షాట్ స్కేల్ పెద్ద స్కేల్ కూడా ఇవ్వండి ఇంకొక బ్లాక్ పెన్ బ్లూ పెన్ ఇవ్వండి

ఐదు ఐదు రూపాయలు ఐదు రూపాయలది ఇచ్చేయండి ఏది మంచిగా ఉంటుంది అయితే అది ఇచ్చేయండి బ్లాక్ బ్లూ రెండు ఇచ్చేయండి అదే బ్లూ పెన్ కూడా అదే ఇవ్వండి ఒకటి ఒకటి పెద్దది ఇవ్వండి షార్ప్నర్ చిన్నది కాదు పెద్దది ఇంకా సింగిల్ ఉంటుంది కదండి

ఎరేజర్ కూడా పెద్దది ఇవ్వండి ఇచ్చేయండి చిన్న స్కేల్ ఎంత అండి సరే అది అది ఒకటి ఇది ఒకటి ఇచ్చేయండి

ఓకే అండి